నేను నా రెండో ప్రొడక్టు వచ్చేసి మేకప్ ఐటమ్లు తీసుకున్నాను మేకప్ ఐటమ్లు చాలామంది వాడతారు కానీ అవి వాళ్ళ చర్మాన్ని చాలా పాడు చేసేస్తుంది అది అప్పటికప్పుడు మనకి కాంతినిస్తుందేమో కాని అప్పటికప్పుడు మీ మొహం అందంగా ఉండేటట్టు కనపడుతుందేమో కానీ అది వాడే కొద్ది తమ మొహం అనేది తము తాము గుర్తుపట్టకుండా ఉండేలాగా మన మొహం తయారైపోతుంది మనం ఎక్కువగా దాంట్లో చాలా కెమికల్స్ అవన్నీ వాడుతారు అవన్నీ వాడిన మనం పౌడర్లు ఆ క్రీములు వాడటం వల్ల మన చర్మం అనేది త్వరగా ముసలిగా అయిపోవటం ఇంకా మన కలర్ కూడా తగ్గిపోతుంది ఆ మేకప్లు అవి వాడటం వల్ల చాలామందికి పడక వాటి వల్ల మనకి మన చర్మానికి అలర్జీ రావటం అలాగా వస్తూ ఉంటాయి చిన్న చిన్న దద్దుర్లు రావడం ఆ మేకప్ ఐటమ్ల వల్ల నేను మా ఇంట్లో వాళ్లకి అని చెప్పి తీసుకున్నాను కానీ వాళ్ళకి కూడా అదే పరిస్థితి అయ్యింది వా అది వాళ్ళు వాడారు వాడినప్పుడు బాగానే ఉంది కానీ అది వాడుతున్న కొన్ని రోజుల తర్వాత నుంచి అది వాళ్ళ మొహాన్ని కొంచెం కొంచెంగా మార్చేస్తుంది అలా ఏమిటి అంటే వాళ్ళ మొహం త్వరగా ముసలిగా అయిపోవటం చర్మం ముడతలు ముడతలు పడటం అలా జరుగుతూ ఉంటుంది ఇంకా చాలా మంది పెదాలకి అలా రాస్తూ ఉంటారు ఆ పెదాలు కూడా మనకి అలా పొడారిపోవటం వల్ల అవి మనకి పెదాలు పగిలి నెప్పులు రావటం అలా జరుగుతుంది కాబట్టి ఇవి తక్కువుగా తగ్గించి వీలు కుదురినంతవరకూ వాడకుండా ఉండటమే మంచిది